నేను తయారు చేసినటువంటి గ్రీటింగ్ కార్డ్స్ ఉత్తరాలు చాలామందికి గిఫ్ట్గా ఇచ్చాను చాలా అందంగా వాటిని డిజైన్ చేసి మంచి మంచి రాతను ఉపయోగించి మంచి డిజైన్స్తో ఆ గ్రీటింగ్ కార్డ్స్ని ఉత్తరం అనేది రాయడం జరిగింది నేను కూడా చాలా ఉత్తరాలు అందుకున్నాను చాలా గ్రీటింగ్ కార్డ్స్ తీసుకున్నాను మా నా బర్త్డేకి కానీ లేదంటే స్కూల్ ఫంక్షన్స్లో కాలేజ్ ఫంక్షన్స్లో చాలా గ్రీటింగ్ కార్డ్స్ నేను తీసుకున్నాను ఇతరులకి ఇవ్వడం కూడా జరిగింది మీరు చేతి నేను చేతితో చేసినటువంటి కళను చాలా ఇష్టపడతాను